మా ప్రాంతంలో హిందూ మతము ప్రాతినిత్యం ఎక్కువ ఎందువలనంటే చుట్టుపక్కల గుడులు పండుగలు గుడులు కోటప్ప కొండ ఇటు విజయవాడ మంగళగిరి మారోహా మా చీరాల పల్లంతవులో తోటివారి పాలెం ఇలాంటివి చాలా ప్రసిద్ధి కలవి చాలా ప్రసిద్ధి కలవి మా ప్రాంతంలో దైవభక్తి ఎక్కువ ఇక్కడ ప్రతి దేవాలయం ఉదయం అయ్యాక తీస్తారు సాయంకాలం ఇవన్నీ చేస్తారు కానీ రాత్రి నిద్దం మటుకి మా మతమంటే ప్రాంతీయ మతం ప్రాంతంలో అత్యధిక మతం హిందూ మతం మాది తర్వాత క్రైస్తవ మతము క్రైస్తవ మతంలో ఇవి ఉంటాయి అదే గుళ్ళలో ఈ చేస్తారు హిందూ మతం అక్కడక్కడ గుడ గుళ్ళకు పోయి తిరుణాల్లో ఇవన్నీ జరుగుతుంటాయి ఎక్కువగా హిందూ మతంలోనే ఎక్కువగా తిరణాళ్ళు రథములు ర రథధరణాళ్ళు లు కోట్సప్ప కోటప్పకొండ తిరునాళ్ళు అంకమ్మ తిరునాళ్ళు ఇవన్నీ ఎక్కువ ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యవర్జించిన హిందూ మతంలోనే ఎక్కువగా జరుగుతుంటాయి తర్వాత క్రైస్తవ మతంలో కూడా వారు జరుపుకుంటారు ఎక్కువగా ప్రాధాన్యత హిందూ మతముదే ఇక్కడ ఈ ప్రాంతములో బౌద్దులు ఉంటారు సిక్కులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ప్రాతినిధ్యం మటుక్కి హిందూ ప్రాంతానికే ఎక్కువగా మా ప్రాంతంలో హిందువులకే ఎక్కువగా గుళ్ళు కానీ గోపురాలు కానీ ఉదయం పొ స్నానాలు కానిచ్చి బొట్టలు పెట్టుకుని బయటికి వచ్చే విధానం మా సాంప్రదాయలు ఎక్కువగా ఉన్నవి పండుగలు సంక్రాంతి పండక్కైతే నాలుగు మూడు రోజులు విశ్రాంతులు తీసుకుని భోగిమంటలు గేగి మంటలు అన్నీ భోగి మంటలేస్తారు కొత్త కొట్లు కడతారు కొత్త కోట్లు కట్టి ఇంటికి సున్నం గిన్నం అన్ని వేయించ్చిన తర్వాత గోబెమ్మలు పేడతారు అన్ని అ హరిదాసులు వస్తారు ఇంటింటికి ఆ నెల రోజులు కూడా ఇంటింటికి హరిదాసులు వచ్చి ఆ పండుగ రోజు వచ్చి ఆ ధాన్యాన్ని మొసుకెళ్తుంటారు అది గంగిరెద్దులు వస్తుంటాయి అన్నీ ముగ్గులు పోటీలు ఉంటాయి మాకు ఎక్కువగా ఈ పండుగలకి ముగ్గులు రోజు ప్రతి నిత్యం ముగ్గేసి పసుపుకుంకాలు జల్లుతుంటారు ఇక్కడ

పండుగ ప్రాతినిధ్యమే అది